హలో ఎవరు చెప్పండి అవును సార్ చెప్పండి

ఓకే సార్ చెప్పండి ఓకే సార్ ఓకే సార్ థాంక్ యూ సార్

ఆ అవైలబుల్లో ఉన్నాయి సార్ చెప్పండి అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకూ కావాలో చెప్తే చేస్తాం సెవెంత్నా ఓకే సార్ ఎన్ని రోజులు కావాలి సార్ మీకు అంటే టూ డేస్ ఆర్ త్రీ డేసా ఓకే సార్ ఓకే సార్ చూపిస్తాను సార్ చెప్పండి ఫైవ్ మూడు రోజులు కావాలా సార్ ఓకే సార్ ఉంది సార్ ఏసి ఉన్నాయి నాన్ ఏసీ ఉన్నాయి దాన్ని మీ బడ్జెట్ బట్టి ఆయి ఏసీ కావాలా సార్ ఆ త్రీ డేస్కి మొత్తం పద్నాలుగు వేలు అవుతుంది సార్ సార్ ఫుడ్ ఫుడ్ సపరేట్గా వస్తుంది సార్ ఆకొమొడేషన్ అంటే తగ్గించగలం కాని ఓ వెయ్యి ఎంతో తగ్గిస్తాం కాని అవ్వదు సర్ ఫుడ్ గట్రా పద్నాలుగు వేలు సార్ అవును సార్ త్రీ డేస్ కదా సార్ దాంతోటి ఏసీ అంటున్నారు మీరు దాన్ని బట్టి మేము కూడా చూసుకోవాలి కదా ఆ దాంట్లోనే తీసుకుంటాం దాంట్లోనే తీసుకుంటాం సార్ ఓకే సార్ దాంట్లో ఓకే సార్ దాంట్లో మిమ్మల్ని సపరేట్గా పెట్టి మేం చూసుకుంటాం సర్

ఆ మాతోపాటు మీ దగ్గిరకి ఒక అబ్బాయి వస్తాడండి ఆ అబ్బాయి మీకు చుట్టు పక్కల ఏమేం ప్రదేశాలున్నా ఏమైనా ప్లేసెస్ ఉన్నా అన్ని చూపెడతాడండి అన్ని రోజులు మెడికల్ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఏం హెల్ప్ వచ్చినా నేను చూసుకుంటాను సార్ ఓకే సార్ దగ్గర్లో మీకు కావల్సిన రూమ్స్ కాని ఆకొమొడేషన్ ఎ టు జెడ్ అన్నీ మేం చూసుకుంటాం సార్ ఆ రూమ్స్ కూడా మేమె ప్రొవైడ్ చేస్తాం అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి ఆ బడ్జెట్లు చెప్తే ఆ రూమ్స్ కూడా మేమే ప్రొవైడ్ చేసేస్తాం మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని కూడా మీతోనే పంపుతాం సార్ ఓకే సార్ పద్నాలుగు వేలు అవుతుంది సార్ మీరు ఓకే అం మీరు ఓకే అది సార్ మీరు ఓకే అని చెప్పారనుకో దాన్ని బట్టి మేము లిస్ట్ రాసి మీకు వాట్సప్లో పంపుతాను దాన్ని బట్టి మీరు చూసుకుని ఓకే సారు అది చూసుకుని మీరు ఓకే అనుకుంటే ఫుల్ అమౌంట్ పే చేసేయచ్చు లేకపోతే హాఫ్ అమౌంట్ అయినా పే చెయ్యచ్చు హాఫ్ అమౌంట్ పే చేసి తర్వాత మీ ట్రిప్ అయిపోయిం తర్వాత కూడా మిగిలిన హాఫ్ పే చెయ్యచ్చు

ఆ ఓకే సార్